మా ఊరు బయట చెరుకు తోట ఉండేది ఆ చెరుకు తోట ఎక్కువగా చా చిన్నప్పటినుంచి కలుపు మొక్కలు అవి ఇవి తీస్తా ఉండాలి పే పెంచాలి తర్వాత ఎరువు రసాయన ఎరువు అవి ఇవి వేసి కొంచెం కొంచెం పెద్దగా అయ్యేంత వరకు పెంచుకోవాలి చెరుకు బాగా పెద్దదైతే ఎంత పెద్దదవుతుందో అంత పెద్దగా వచ్చేంతవరకు చీడపురుగులు పాములు ఇంక అడవి పందులు ఎక్కువ తిరుగుతు ఉంటాయి ఇంకా పాములు అంటే తోటకు ఒకటి ఉండేది చేనుకొకటి పందులు కానీ గుంపులు గుంపులుగా అడవి పందులు తిరుగుతునే ఉంటాయి ఇలా పాములు ఉండేటప్పుడు గనుము మీద వెళ్ళేటప్పుడే ఏదో ఒక సౌండ్ చేసుకుంటు వెళ్ళాలి ఒకవేళ ఉన్నా కానీ దాన్ని ఏదైనా ఒకటి బయట కనిపిస్తే కొట్టి చంపే పరిస్థితే ఉంటుంది పాములు పట్టే వాళ్ళని పిలిచి పట్టాలి అడవి పందులున్నప్పుడు ఎక్కువగా వస్తా ఉంటాయి అవి అయితే మనుషుల మీద దాడి చేసేవి అవి ఎక్కువగా పంటను బాగా నాశనం చేసేవి అందువల్ల మేము మనుషులని పెట్టి దానికి అక్కడక్కడ టపాసులు పెట్టి సౌండ్ చేస్తే అవి పారిపోయేవి నైట్లో అయితే ఎక్కువ ఉండేది వాటి దాడులు పాములైతే మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తే ఒకటి కొట్టేదో లేదో మనం చూసి భయపడి వెళ్ళేదో ఏదో ఒకటి జరిగేది ఇంక ఎక్కువగా అడవి పందుల వల్లే మేము చెరుకు తోటలోకి వెళ్ళాలన్నాకానీ భయపడే వాళ్ళము ఆ గడ్డి అవి ఇవి తెచ్చుకోవాలి అన్న కానీ భయపడే వాళ్ళం నీళ్ళు పా పారేయాలన్నా భయపడాలి కాబట్టి అడవి పందుల పీడ వదులుకోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి అందువల్ల చెప్తే ఇంకా బయట వాళ్ళకి వాళ్ళు టపాసులు పెడితే చెరుకు తోట చుట్టూ పందులు ఆ సౌండ్కి భయపడి వెళ్ళిపోతాయి అని అన్నారు లేదంటే అక్కడక్కడ కరెంట్లు గానీ పెట్టే వాళ్ళు దా వాటిని వదిలించే దానికి నైట్ టైంలో కరెంట్ పెట్టినప్పుడు అక్కడ ఒక మనిషి ఖచ్చితంగా కాపలా ఉండాలి మనిషులు ఎవరు పోకుండా వాళ్ళు ఏవో ఇంతవరకు ఒకటి కానీ ప్రాణనష్టం ఏమీ లేదు పందులవి కాకపోతే ఒక సేఫ్టీ కోసం పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఈ సౌండుకే అటే పరుగులు తీసి పారిపోయేవి నైట్లో అయితే ఎక్కువ సౌండ్ చేస్తూ పంట చేను మొత్తం పాడు చేసేది పాములనైతే ఒకటి రెండు అయితే పట్టగలము మిగతా వాటివైతే ఏం చేయాలి ఇంకా చెరుకులు తీసినప్పుడు ఆ పంట మనం చేతికి వచ్చేంత వరకు వాటి నుంచి కాపాడుకోవాలి అన్ని ఇబ్బందులు చూసుకోవాలి కాకపోతే అక్కడక్కడ ఆవులు కానీ అవి కానీ వచ్చి మేసేవి అందువల్ల కంచే చెరుకు తోట చుట్టూ ఫెంచింగ్ కమ్మీలు కంచే అలాంటివేసి పెడితే కొంచెం తక్కువ వాటి నుండి వచ్చేది పందులు అవన్నీ వచ్చేవి కాకపోతే ఇవి పాముల నుంచి ఎక్కువ కాపాడుకోవాలి అంటే కొంచెం కష్టమే ఇంక వరి చేను కూడా బాగా పాడు చేసేవి వరి చేనుకి అప్పుడప్పుడు మందులు కొట్టేది అవి ఇవి చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి ఆ వరిని తిన్నప్పుడు ఒక్కోటి చనిపోయేవి కూడా కొంచెం పాయిజన్ అవి పాములు అవి ఇవి ఇంక చీడపురుగులు అవన్నీ తీసేకి రసాయన ఎరువులు అవన్నీ కొట్టేవాళ్ళు రసాయన ఎరువులు కొట్టిన రెండు రోజుల తర్వాత నీళ్ళు పారదోలితే ఆ ఉండే వే వేస్టేజ్ అంతా పోయేది